భారతదేశము చాలా పెద్ద దేశం మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏమంటే ప్రదర్శన గాలి ప్రదర్శన అనగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ద్వారా కలుగుతున్న ఈ పొల్యూషన్ ద్వారా కలుగుతున్న హానికరము చాలా ఎక్కువున్నది ప్రత్యేకంగా ఎయిర్ పొల్యూషన్ కలగడానికి రీజన్స్ వాహనాలు మానవులు వాహనాలు మీద డిపెండెన్స్ ఎక్కువైంది ఎలా అనగా చిన్న పనికి అయిన కాని వాహనము యూస్ చేయడము రాను పోవుటకు ఖచ్చితంగా వాహనం అవసరమును వాహనంలో యూస్ చేసే పదార్థాలు ఆయిల్స్ నూనె అది దాంట్లో పెట్రోలు డీజిల్లు కిరోసిన్ ఎన్నెన్నో ఉంటాయి అలానే కాకుండా ఫ్లైట్స్ అనగా విమానం దానిలో యూస్ చేస్తేకూడా ఆయిల్ కూడా వైట్ పెట్రోలియం అంటారు దీనికి కావాల్సిన ద్వారా వచ్చిన పొల్యూషనే కార్బన్ మోనాక్సైడ్ ఇది భయంకరమైన గాలి ఈ గాలిని ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత చెట్లకి ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని ఫోటోసింథసిస్తో ద్వారా అది ప్రొడ్యూస్ చేస్తుంది పట్టణంలో మనకున్న పట్టణంలో అన్ని ఉన్నప్పటికీ చెట్ల చెట్లు మోతాదు చాలా తక్కువ ఉన్నది దానిద్వారా ఈ వచ్చిన ఆక్సిజన్ని రానివ్వకుండా ఈ రిలీజ్ అయినా ఈ కార్బన్ మోనాక్సైడ్ని ఫిల్టర్ చేయనికుండా అక్కడున్న ప్రజలకి వ్యాస కోస చెస్ట్ ప్రాబ్లమ్స్ ఊపిరితిత్తుల వ్యాధులు ఎంతో పెరుగుతున్నాయి దీని ద్వారా మనుషులు అనేటిది నేచర్కి దూరం అవుతున్నారు పైగా మానవులు పంట పండించటకు కూడా కెమికల్స్ని ఫర్టిలైజర్స్ని అవన్నీ మట్టిలో వేసి ఆ మట్టిని లోకున్న సారము తీసేసెను వల్ల మన తిండి కూడా కాలుష్యం అయితున్నది దీని ద్వారా మట్టిలో ఉన్న సారత్వం పోతుంది మట్టి కూడా పోల్ట్ పొల్యూట్ అయిపోతుంది దీని ఎఫెక్ట్స్ మానవులు చేసే చిన్న చిన్న తప్పులకి తాగే నీళ్లలో చెత్త కలపడము విష పదార్థాలు కలపడము మత్తులు కలపడము దానిద్వారా చనిపోతున్న చేపలు అయినా అండర్ గ్రౌండ్ సీ క్రియేచర్స్ ఏమి ఉన్న ఎన్నిటికో ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ అక్కడనే ఆగిపోదు మనం తాగే నీళ్లు ఖరాబ్ అయితున్నది దాంట్లో తినాలనుకున్న చేపలకు దానిద్వారా కూడా మాన మానవుల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది ఇవి అన్నిటికీ చైన్ రియాక్షన్ మాదిరి ఇవన్నీ మళ్ళీ తిరిగి మానవునికి దెబ్బ పడుతుంది మట్టి అయినా ఖరాబ్ అవుతుంది ఎక్కడికి మానవుడు ఎక్కడున్నా ఆ స్థలం అనేడిది కాలుష్యం అవుతుంది దీని ద్వారా మన ఎన్విరాన్మెంట్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సీజన్స్ అయిన ఎండాకాలం ఎండ లేకపోవడం చలికాలం చలి రాకపోవడము వర్షాకాలం తగ్గ వర్షం రావడం సమయం రావాల్సిన సీతకాలం రాకపోవడం లేకపోతే ఎండాకాలంలో భయంకరమైన ఎండ ఉండడము చలికాలంలో విపరీతమైన చలి ఉండడము వర్షాకాలంలో ఎత్తిపోతే వేషంత వర్షాలు రావడము ఇది చాలా అరుదు అరుదు కాకుండా ఎక్కువైతుంది ఈ విధంగా మానవులే చేసే కార్యం వల్ల క్లైమేట్ మీద ఎంతో శక్తి ఉంది రావాల్సిన సమయంలో రాకుండా ఉండాల్సి సమయంలో ఉండకుండా మానవులు చేసే చిన్నచిన్న కార్యాలకి రాను రాను రోజులు ఇంకా విరక్తి పుడుతుంది ఇంకా వరస్ట్ అవుతుంది